బీటెక్లో విద్యార్థులు చాలా మంది ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ కోసం జాబ్ల కోసం వెళుతూ ఉంటారు అలాగే ఇంటర్న్షిప్స్కి కూడా వెళుతూ ఉంటారు వాళ్ళ కోసం నేను కో ఆర్డినేటర్గా ఎలా క్వశ్చన్ ప్రశ్నలు అడుగుతానో చూడండి ఇప్పుడు బీటెక్ విద్యార్థి ఇక్కడికి జాబ్ కోసం వచ్చినట్టు అయితే ఫస్ట్గా నేను అతని బ్యాక్గ్రౌండ్ డిటైల్స్ అడుగుతాను సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతాను ఆ తరువాత పదవ తరగతి ఎక్కడ చదువుకున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నావు బీటెక్ ఎక్కడ ఎప్పుడు చేసావు బీటెక్లో ఇంటర్మీడియట్లో టెన్త్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది వందకి ఎన్ని మార్కులు వచ్చాయి ఇలా అడుగుతాను నీకు ఉన్న స్కిల్స్ ఏంటి అలాగే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నువ్వు ఏ ఫీల్డ్కి తగిన వాడివి అనుకుంటున్నావు అలాగే ఏ ఫీల్డ్కి వెళదాము అనుకుంటున్నావు ఇలా ప్రశ్నలు అడుగుతాను ఇలా తను చెప్పే ప్రశ్నలను బట్టి మనం మరికొన్ని ప్రశ్నలు అడగవచ్చు ఏఐ మీద మెషిన్ లెర్నింగ్ మీద ఉన్న అవగాహన బట్టి క్వశ్చన్స్ అలాగే డాటా స్ట్రక్చర్స్ సీసీ ప్లస్ ప్లస్ ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ నుంచి ప్రశ్నలు అడగవచ్చు ఓకే ఇప్పుడు జాబ్ వస్తుంది కదా ఈ జాబ్కి మీరు ఎంత శ్యాలరీ ఎక్సపెక్ట్ చేస్తున్నారు అను క్వశ్చన్లు అడగవచ్చు ఇలా అడుక్కుంటూ పోతే చాలా ప్రశ్నలు ఉన్నాయి తన బీటెక్ లైఫ్ గురించి అడుగుతాను నాలుగు నాలుగు సంవత్సరాలు తన ప్రయాణం ఎలా ముగిసింది ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి జేఎన్టీయూ వాళ్ళ కరెక్షన్ చాలా బ్యాడ్గా ఉంటుందని అందరూ చెప్తుంటారు అండ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయా మీకు ఏమైనా అని ఇలా చాలా ప్రశ్నలు అడుగుతుంటాను అతడు చెప్పే సమాధానాన్ని బట్టి నిదానంగా నిమ్మలంగా తనని కన్ఫ్యూజ్ చేయకుండా కన్ఫ్యూజ్ చేసే టైం విధంగా అడుగుతాను ఎందుకంటే పోటీ రంగంలో అతను కాక ఇంకా వేరే విద్యార్థులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు జాబ్ కోసం తన రెజ్యూమ్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తాను తన రెజ్యూమ్ కనుక షార్ట్లిస్ట్ అయితే అందులో నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఈ స్కిల్స్ కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు చేసావు ఈ ప్రాజెక్ట్ యొక్క డేట్ ఏంటి ఇలా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాను బేసిక్ నాలెడ్జ్ జనరల్లీ జీకే కానీ లేదు అంటే పిస్టర్డ్స్ లేకపోతే మిర్రర్ ఇమేజెస్ లాంటివి ఇలాంటి చిన్న చిన్న బేసిక్ ప్రశ్నలు అతన్ని అడిగి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఒకవేళ అతను కనుక నెగ్గినట్లు అయితే అతనికి జాబ్ రోల్ అప్లై చేస్తాను